నేను కొంచెం లావుగా ఉంటాను పని చెయ్యాలని ఒక ఆశ వేరేవాళ్ళకి పనికి పోవాలంటే నాకు కొంచెం కష్టంతో కూడుకున్నది కాబట్టీ మా ఇంట్లోనే ఒక తోట ఉంది ఆ తోటలో మనమే చెయ్యాలని ఒక ఆశ కలిగింది దాంట్లో పార తీసుకొని బాగ చెక్కి మట్టిని బాగ నున్నగా చేసి దాన్ని తిప్పి కలయపెట్టి అంతా ఒక పకువానికి తీసుకుని వచ్చి ఒక పాదుల్లాగ ఏర్పరిచి దాంట్లో గింజలు నాటి దానికి నీళ్ళు పోస్తు వచ్చినాను ఇది కొంచెం శ్రమతో కూడుకున్నది నా యొక్క శరీర బరువును తగ్గించుకోవడానికి తోట పని చేస్తే మన యొక్క బాడీలో ఉండే అన్ని పార్ట్స్ పనిచేస్తాయి అని నేను గ్రహించుకొని నేను ఎలాగైనా తోటపని చెయ్యాలని ఒక ప్రేరణ నాలో కలిగింది నాలో ఉన్న ఫ్యాట్ని కరిగించడానికి నాకు ఆశ అనేది కలిగింది దాని వల్ల నేను మా ఇంటి పెరట్లోనే వంకాయ చెట్లు టమేటా చెట్లు బెండకాయ చెట్లు కాకరకాయ చెట్లు ఈ విధంగా ప్రతి ఒక్కటీ నీట్గా రెండు రెండు పాదులు చేసి వాటిల్ని నాటినాను ఇది చాలా బాడీకి స్టెయిన్ అనిపించింది ఒక మాములుగా మనము మన తోటలో చే చేనులో అయితే మనము ట్రాక్టర్తో దున్నుతాము అది ఆ యొక్క మట్టిని పొడిపొడి చేస్తుంది మన ఇంట్లో అయితే ట్ర్యాక్టర్ అంత రాదు నేనే దున్నాలి కాబట్టి కొంచెం కష్టపడి దున్ని దాన్నీ ఏర్పాటు చేసుకున్న